సార్ శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజా సార్ సార్ నేను మీ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయ్యింది సార్ నేను విద్యావికాస్లో కంప్లీట్ చేసాను సార్ సీఈసీ సార్ సార్ నాకు బికామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేయాలని ఇంట్రెస్ట్ సార్ ఓకే సార్

ఓకే సార్ అవును సార్ సార్ బికామ్ సిఏ కావాలి సార్ కంప్యూటర్ అప్లికేషన్స్ సార్ జనరల్ కావాలి సార్

ఓకే ఓకే సార్

ఓకే ఓకే సార్ సరే

ఓకే సార్ సరే సార్ సరే సరే సార్ ఓకే ఓకే సరే సార్

సార్

సార్ ఇప్పుడు అడ్మిషన్ ఫీజు అంటే ఎంత సార్ అడ్మిషన్ ఫీజు ఎంత ఎంత సార్ అంటే కాలేజీకి వచ్చే కట్టేసుకోవాలా సార్ మేము సార్ కాలేజ్కే వస్తాలేండి సార్ నేను

సరే సార్ ఓకే సార్ సరే సరే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్ కాలేజు టైమింగ్స్ మార్నింగ్ ఈవెనింగు

సార్ మేముండేది మురగానపల్లి సార్ అక్కడికి బస్సు అవైలబులిటీ ఉందా సార్ అది ఓకే సార్ ఇప్పుడు బస్సు అవైలబుల్ ఉందా అని సార్ మా ఇంటికి సరే సార్ థ్యాంక్ యూ సార్ రేపు మార్నింగ్ వస్తాను సార్ నేను టెన్కు అలాగా సరే సార్ సరే సరే సార్ సార్ టుమారో టెన్కి అంత వచ్చేస్తాను సార్ ఇంకేం లేదు సార్ అక్కడ డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతాను సార్ మా పేరెంట్స్ తొడుకోని వస్తాను అప్పుడు మాట్లాడదాం సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్